మా ప్రాంతంలో వర్షాకాలం వచ్చింది అని అంటే గుంతలు తవ్వడం కానీ చెరువులు కట్టలు పోయడం కానీ నీటిని నిలువ ఉంచే ఇలాంటి ప్రయోగమైనా కూడా నిర్వహించడం జరుగుతుంది సో